అవును మ్యాడమ్ చెప్పండి చెప్పండి మ్యాడమ్ ఒక నిమిషం నేను నోట్ చేసుకుంటాను చెప్పండి కందిపప్పు ఒక కిలో మినపప్పు ఒక ఐదు కిలోలు శనగలు ఒక కేజీ చక్కర ఐదు కేజీలు పెసరపప్పు ఒక కేజీ వేరుశనగపప్పు రెండు కేజీలు బెల్లం కొత్తదా పాతది ఇమ్మంటారా మ్యాడమ్ బెల్లం రెండు కేజీలు సగ్గుబియ్యం కేజీ సేమ్యా కేజీ కాల్కిలో ద్రాక్ష కాల్ కిలో ఉప్పు ప్యాకెట్లు రెండు సన్ఫ్లవరా మ్యాడమ్ ఆయిల్ క్యాన్ ఒకటి మినిమమ్ సైజ్ పెద్దది ఇవ్వమంటారా మ్యాడమ్ ఓకే సర్ఫ్ ఎక్సెల్ ఒక అరడజను ఒక నిమిషం మ్యాడమ్ చూసి చెప్తాను

మ్యాడమ్ మొత్తం కలిపి ఆరువేలు రూపాయిలు అవుతుంది మ్యాడమ్ సుమారుగా గూగుల్ పే చేస్తారా ఫోన్పే చేస్తారా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీరు పంపించిన అమౌంట్ నాకు అందిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇంటికి డెలివరీ చేస్తాం మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్